సమాజంలో అన్నిటికంటే ముఖ్యమైన ఆరోగ్యం ఏంటంటే ఫోన్లు చూసి చాలా మానసికంగా అంటే ఒత్తిడి ఇదైతున్నారు శారీరకంగా అంటే తిం అంటే కూర్చున్న దగ్గరే కూర్చొని వ్యాయామం అలా చేయకుండా అయిపోతుంది జనరేషన్ ఎక్సర్సైజ్ లాంటివి వాకింగ్ లాంటివి చేయట్లేరు యోగా దాన్ దాని ఆధారంగా తీసుకుంటే ఉపకాయం అనేది పెరిగిపోతుంది చిన్నపిల్లల్ని చూసినా లావు అయిపోవడం చిన్న వయసులోని లావుగా ఉండడం అది ఇంకేంటంటే హెవీ బాడీ అయిపోయి బాడీ ఆ వెయిట్ అనేది మన బ్రీతింగ్ ఇన్హేలింగ్ అట్లా కొంచెం ఊపిరి తీసుకోవడం లే ఇబ్బంది పడడం ఇలాంటి దానికి చాలా అయితే చాలామంది అయితే ఇబ్బంది పడుతున్నారు చిన్న వయసులోని ఆడపిల్లలు కాని మగ పిల్లలు కాని లావు అయిపోవడం తొందరగా బయట ఉన్న ఫుడ్ బర్గర్ పిజ్జాలకి ఇలాంటి వాటికి ఆకర్షితులు అవుతున్నారు అయయి అలా అవుతున్నారు